నేను చదువుకున్న చదువు ఏంటంటే జిఎన్ఎమ్ చేశాను ఫస్ట్ ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకూ గవర్నమెంట్ హైస్కూల్లో చదువుకున్నాను అలాగే మరి ఇంటర్ రెండు సంవత్సరాలు ఉమెన్స్ కాలేజ్లో చదివాను ఆ తర్వాత ఇంటర్ అయిన తర్వాత మూడు సంవత్సరాలు నర్సింగ్ చదువుకోవడానికి మరి కాకినాడ ప్రాంతం వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండి మూడు సంవత్సరాల ఆరు నెలలు హాస్టల్లో నేను చదువుకుని నర్సింగ్ కోర్స్ పూర్తి చేసుకున్నాను